పెట్రోల్ ధరలు ఒకప్పుడు మీద పోల్చుకుంటే ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నాయి మరీ ప్రభుత్వం మారడం వల్ల ఎందుకో తెలియదు కానీ చాలా పెట్రోల్ ధరలు అని పెరిగాయి ఈ అప్పుడు మాకు లీటర్ యాభై రూపాయల అరవై రూపాయలు ఉంటే నూట పది రూపాయలు అలా ఉన్నాయి పెట్రోల్ ధరలు దానివల్ల ఏంటంటే చాలామంది ఎలక్ట్రిక్ స్కూటీలు అనుకుంటా ఎలక్ట్రిక్ కార్స్ అనుకుని ఇలాంటివన్నీ తీయడం మొదలుపెట్టారు ఈ పెట్రోల్ కన్నా చాలా ఎక్కువ డేంజర్ ఎలక్ట్రిక్ ఎప్పుడు పేలిపోతాయో తెలీదు దానివల్ల అందరూ ప్రజలందరూ దానిమీదకి వెళ్లడం ఆ పెట్రోల్ ధరలు ఎక్కువైపోయాయని కట్ట కొనుక్కోలేకపోతున్నామని ఎలక్ట్రిక్ స్కూటీస్ ఎలక్ట్రిక్ కార్స్ వాట్ల మీదే ప్రయాణించడం ఇలాంటి జరుగుతుంది దీనివల్ల ఏంటంటే పెట్రోల్ కూడా సరిగ్గా యూస్ చేయకుండా దాంట్లో కూడా కల్తీ చేసి వెళ్ళేటప్పుడు పెద్దపెద్ద పొగలు వచ్చేయడం పొల్యూషన్ ఎక్కువ నాయిస్ కానీ పొల్యూషన్ కానీ అంత ఎక్కువ అయిపోతుంది దీనివల్ల చాలామంది ఎఫెక్ట్ అవుతున్నారు కాకపోతే ధరలు పెరిగాయి కాబట్టి మనం ఏం చేయలేము కానీ ఈ ఎలక్ట్రిక్ స్కూటీస్ ఎలక్ట్రిక్ కార్స్ లో ఎక్కువ మంది వెళ్ళిపోతున్నారు అంటే ఇది కంట్రోల్ చేయలేక దానికి వెళ్ళిపోయి దాన్ని డ్రైవ్ చేసుకుని ఇంకా అదే ఇంకా అదే అందరు అదే తీసుకోవడం జరుగుతుంది అంటే ప్రతి ఒక్కరూ ఒక్కళ్ళు చూసి ఒకరు తీసుకుంటున్నారు ఇది పెట్రోల్ కొంచెం బెస్ట్ ఏ కాకపోతే ఏంటంటే ఆ పెట్రోల్ ధరలు తగ్గిస్తే ఇంకా కొంతమంది ఎలక్ట్రిక్ స్కూటీస్ కి ఎల్లకుండా ఈ పెట్రోల్ మీదే ఉంటారు